హలో నమస్తే సార్ నా పేరు వచ్చేసి సుమతి వన్ అవర్ బ్యాక్ వచ్చేసి మీ హోటల్ నుంచి కొన్ని ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకున్నాను అవును సార్ రెండు చికెన్ బిర్యానీ రెండు మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టాను ఇప్పుడే డెలివరీ అయింది ఓపెన్ చేసి చూస్తే అది నా ఆర్డర్ కాదు సార్ దాంట్లో వచ్చేసి పరోట ఉంది మళ్ళీ వచ్చేసి చపాతి ఉంది నేను ఆర్డర్ పెట్టింది చికెన్ బిర్యాని మటన్ బిర్యానీ ఆర్డర్ మీరు తప్పుగా మార్చి నాకిచ్చేసి ఉన్నారు అవును సార్ ఆల్రెడీ నేను ఆర్డర్ పెట్టి రావడమే ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాతే వచ్చింది ఇప్పుడే టైం ఒకటిన్నర అయిపోతుంది సార్ అవును సార్ ఇప్పుడు తప్పు ఆర్డర్ ఇచ్చారు మళ్లీ నేను దాన్ని రిటర్న్ పెట్టి నా నేను ఆర్డర్ పెట్టింది వచ్చే లోపల కనీసం రెండున్నరన్న అయిపోతుంది కదా సార్ మీరు కొంచెం చూసుకొని పంపించాలి కదా నేను ఆల్ అడ్రస్ కరెక్ట్ గా మెన్షన్ చేశాను పేమెంట్ కూడా ఫోన్పే ద్వారా పేమెంట్ చేసేసాను తర్వాత వచ్చేసి నేను వన్ థర్టీ కి నాకు వన్ వన్ థర్టీ లోపలే కావాలని చెప్పేసి నేను ట్వెల్వ్ ఫిఫ్తీన్ కే మీకు ఆర్డర్ పెట్టేసాను పేమెంట్ అయిపోయింది నేను అడ్రస్ అన్ని కరెక్ట్ గానే పెట్టాను ఏమేం ఐటెం కావాలని కూడా కరెక్ట్ గానే మెన్షన్ చేశాను మీరు తప్పుగా ఇలా ఆర్డర్ సెండ్ చేసేస్తే ఇప్పుడు మీరు దాన్ని రిటర్న్ తీసుకొని నా ఆర్డర్ ఎప్పుడు మీరు తెచ్చి ఇవ్వడము నేను ఎప్పుడు తినాలండి నేను పిల్లలు వయసు అయిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి నేను త్వరగా ఆర్డర్ పెట్టాను వాళ్లకి కావాలని చెప్పేసి దయచేసి ఈ ఆర్డర్ ని రిటర్న్ తీసుకునేసి నాకు ఆర్డర్ తిరిగి వద్దండి లేట్ అయిపోతుంది నాకు నా మనీ రీఫండ్ చేసేయండి నేను ఇక్కడ పక్కనుండే హోటల్ ఎక్కడైనా తెచ్చుకుని తింటానండి అవును సార్ నాకైతే మళ్లీ మీ ఆర్డర్ వద్దు ఈ తీసుకెళ్లి పోయేసి నా మనీ రిటర్న్ ఇచ్చేయండి నాకు రిఫండ్ చేసేయండి మీ డెలివరీ బాయ్ ని పంపించి నాకు మార్చి ఇచ్చిన ఆర్డర్ ఈ చపాతి పరోటాని తీసుకు వెళ్ళమని చెప్పేసి నా మనీ నాకు రిటర్న్ ఇచ్చేయండి రిఫండ్ చేసేయండి నేను పక్కన ఎక్కడైనా హోటల్ లో తెప్పించుకొని ఉంటానండి అవును సార్ మీరైతే నన్ను చాలా డిసప్పాయింట్ చేశారు అసలు నేను పిల్లలు ఇంకా వయసు అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి టైం కి ఫుడ్ ఇవ్వాలి అని చెప్పేసి ఆర్డర్ చేశాను సార్ మీరు ఇలా చేస్తే ఎలా సార్ ఓకే సార్ రిటర్న్ తీసుకువెళ్ళిపోండి నాకు ఇప్పుడే రిఫండ్ చేసేయండి నేను ఫోన్పే నే చేశా మీకు అవును ఈ నెంబర్ నుంచే ఫోన్పే చేశాను అవును సార్ సరే సార్ థ్యాంక్స్ అండి